వంద నూట యాభై ఐదు వెయ్యి యాభై ఐదు వెయ్యి రెండు వందల యాభై ఐదు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది